మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థలు తెలుగు భాష ఎలాంటిదంటే రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుండి పడ్నాలుగు సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక హక్కుగా అందించబడుతుందని మన రాష్ట్రంలో తెలిపారు అది భారతదేశంలోని వెబ్సైట్ పాఠశాలతో ప్రభుత్వ పాఠశాల నిష్పత్తి ఏడు శాతం అయిదు భారతీయ విద్యలో ప్రధాన విధానాలు చాలా ఉన్నాయని మన రాష్ట్రంలో తెలిపారు అది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరు వరకు విద్యా విధానాల తయారీ అమలు రాష్ట్రాల పరిధిలో ఉండగా పంతొమ్మిది వందల డెబ్భై ఆరు రాజ్య రంగంలో నలభై రెండవ సరవణ విద్యను కేంద్రరాష్ట్రం పరిధిలోనిది గా మార్చబడుతుంది భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఇప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయని మన రాష్ట్రంలో తెలుపుతున్నారు దీని అర్థం ఏమిటంటే ప్రాథమిక విద్య కోసం విధానాలు ప్రణాళికలు కార్యక్రమాలు రాష్ట్రాలు మధ్య వ్యవస్థలు విస్తారంగా ఉన్నాయని మన రాష్ట్రంలో తెలుగు భాష లాంటి చెబుతున్నారు అది క్రమనుగతంగా రాష్ట్రసాయి కార్యక్రమలు విధానాలు స్పష్టుతు రాష్ట్రాలకు మార్గానిదేశం చేసేందుకు జాతీయ విధాన చట్టాలు స్పష్టించబడుతుందని ప్రాథమికగా ప్రాథమ పాఠశాల రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక ప్రభుత్వం సంస్థలు నిర్విస్తున్నాయి ప్రభుత్వ నిర్వహాలు ప్రాథమిక పాఠశాల సంఖ్య పెరుగుతుందని మన తెలుగు భాషలో చెబుతున్నారు ఇలాంటిది మన రాష్ట్రంలో తెలుగులో ఎన్నో వ్యవస్థలు వస్తున్నాయని తెలుపుతున్నారు అదేలాగా రెండు వేల ఐదు ఆరు లో ప్రాథమిక విద్యను అందించే పాఠశాలలు ఎనభై మూడు శాతం ఒకటి పాయింట్ కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ నిర్వహణలో ఉన్నాయి గుర్తించబడిన పాఠశాలలను మనవిహారంగా విద్యను సంస్థించె మన రాష్ట్రంలో తెలుగులో ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు అలాగే మన రాష్ట్రంలో తెలుగు భాషను ఎలా పోషిస్తున్నారంటే తన కన్నబిడ్డలాగా పోషిస్తున్నారు అది ఏంటంటే ఇంకా మూడో వంతు ఎయిట్ మూడోవింటం అని వంతులను నమోదు చేసేందుకు తెలుగు భాష ఎన్నో అమలుపరుస్తుంది తెలుగు భాషను అమలు చేయడానికి ఎంతోమంది నిర్వహిస్తున్నారు అది ఎలాంటిదంటే తెలుగు భాష విద్యను సంస్థలు తెలుగులో దీన్ ఉండదని ఏదీ లేదు మనం ఏది చదివినా తెలుగులోనే చదువుతూ ఉంటాం మనం దేనికి కాకపోయినా తెలుగులో చూస్తుంటి అది మనికి సరిపోతుంది అందుకని మన రాష్ట్రంలో తెలుగు భాషను గొప్పతనంగా చెబుతూ ఉంటారు ఇలా చెబుతూ ఉంటే తెలుగు భాష ఎక్కడికో వెళిపోయినట్టు ఉంటుంది అంతకు మించి ఆంగ్లంలో అందరూ చదువుతూ ఉంటారు కానీ మన తెలుగు భాష లాంటి ఎక్కడా ఉండదు దాంట్లో కూడా మనికి తెలుగులో ఉన్నటువంటి మీనింగ్స్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉండదు అది ఎలాంటి తెలుగులో అయితే మనము నేర్చుకోవాలన్న కొన్ని విధానాలు కూడా నేర్చుకుంటాము అదేలాగా ఇంగ్లీష్లో అలా నేర్చుకోలేము అందుకని మన తెలుగు భాషను ఎలాంటిదంటే మనకు కన్నబిడ్డలాగ పోషిస్తుందని మన తెలుగు వాళ్ళు చెబుతూ ఉంటారు ఎందుకంటే తెలుగు విద్యను మనము మర్చిపోకుండా ఉండాలి